చేపలు వేట అనేది చాలా కష్టమైన పని మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రంలోనికి లేదా నదుల్లోకి వెళ్తారు చేపలను పట్టుకోడానికి ప్రయత్నించే చర్యను ఫిషింగ్ అని కూడా అంటారు చేపలు తరచుగా సహజ వాతావరణం నుండి వన్యప్రాణులుగా పట్టుబడుతూ ఉంటాయి మనకి ఎక్కువగా చేరువలు కాలువలు పార్కు చిత్తడి నేలలు మరియు జలాశయాలు వంటి నిల్వ ఉన్న నీటి ద్వారాగా కూడా పట్టుకో ఉండవచ్చు అయితే ఫిషింగ్ మెలకువల్లో చేతిలో స్వీకరించటం ఈటలు వేయటము వలలు వేయటము షూటింగ్ చేయటము ఇలాగా ఎన్నో రకాలుగా చేపలను పడుతూ ఉంటారు కొంతమంది మత్స్యకారులు పడ సముద్రం మధ్యలోకి వెళ్లి పడవలను వేసుకొని అక్కడే రెండు మూడు రోజులు కూడా ఉంటారు చేపలను పట్టుకుని తిరిగి రెండు రోజులకి వస్తారు చేపలను పట్టుకోవటం వల్ల వాళ్ల జీవనోపాధి సాగుతూ ఉంటుంది చేపలు పట్టడం అనేది వేటగాళ్ల కాలం నుండి మానవ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది మరియు ఇది చరిత్ర పూర్వకాలం నుండి కూడా ఆధునిక యుగం వరకు కూడా కొనసాగిన కొత్త ఆహార ఉత్పత్తి కార్యకలాపములలో ఒకటి అయితే ఒరిస్సా పారిశ్రామిక విప్లవాలు రెండిటిని తట్టుకొని ఉంది ఆహారం కోసం తినడానికి పట్టుకోవడంతోపాటు వినోద కాలక్షేపంగా చేపలను పట్టుకుంటూ ఉంటారు మరియు పట్టుకున్న చేపలను కొన్నిసార్లు దీర్ఘకాలం పాటు సంరక్షించబడిన లేదా జీవించే ట్రోఫీలుగా ఉంచుతారు ఐక్యరాజ్యసమితి కూడా ఎఫ్ఏయు గణాంకాల ప్రకారం మొత్తం వానిజ్యమస్యకారులు మరియు చేపల పెంపకదారుల సంఖ్య మన భారతదేశంలో ముప్పై ఎనిమిది మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదు వందల మిలియన్ల మందికి పైగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి చేపల పెంపకం నుండి పెట్టుబడిన చేపలు చేపల ప్రపంచవ్యాప్తంగా కల్సరి వినియోగము నా పద్నాలుగు పాయింట్ నాలుగు కిలో గ్రాములు అదనంగా ఏడు పాయింట్ నాలుగు కిలోగ్రాములు చేపల పెంపకం నుండి సేకరించబడుతుంది ఫిషింగ్ చేయటం వల్ల ఎన్నో అపోహలు దురాభిప్రాయాలు కూడా ఉన్నాయి అయితే మన ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసిన అవసరములను తీరుస్తుంది చేపలు పట్టడానికి కావలసిన సౌకర్యాలని వారు అందుబాటులో ఉంచేలాగా చేస్తుంది ఈ విధంగా చేపలు పట్టడం అనేది చాలా మెలకువలు కూడా ఉన్నాయి చేపలు తినడం వల్ల మనకి ఆరోగ్యం ఎంతోగానో మంచిది అదేవిధంగా ఫిషింగ్ చేయడానికి ఓడలు కూడా తయారు చేయించుకుని వాటి ద్వారా సముద్రం మధ్యలోనికి వెళ్లి చేపలను పడుతూ ఉంటారు కొన్ని అయితే కరెంటు ఓడలు కూడా తయారు చేయించుకొని వాటి ద్వారా వాళ్ల జీవనోపాధిని గడుపుతున్నారు